అవును నాకు షార్క్ ట్యాంక్ అనే టీవీ షో గురించి తెలుసు ఇది ఒక రియాలిటీ షో ఇందులో వ్యాపారవేత్తలను షార్క్లు అనే పిలుస్తారు వారు మొదటి దశలో ఉన్న వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టడానికి పోటీపడుతారు షో ప్రపంచవ్యాప్తంగా ప్రజ ఆధారణ పొందింది మరియు ఇది అనేక మంది ప్రజలను వ్యాపారాలు ప్రారంభించటానికి ప్రేరేపించింది ఇది వ్యాపారాలను ప్రారంభించడానికి సులభుము అయినది మరియు ఆసక్తికరమైనది అని ప్రజలకు చూపుతుంది షోలోని వ్యాపారాలు తరచుగా వింతగా లేదా వినూత్నమైనదిగా ఇది ప్రజలను తమ సొంత ఆలోచనలను అన్వేషించడానికి ప్రేరేపిస్తుంది ఇది వ్యాపారాలను ప్రారంభించడానికి అవసరమైన నైపుణ్యాలు మరియు జ్ఞానాన్ని అందజేస్తుంది షోలోని వ్యాపారవేత్తలు తమ అనుభవం మరియు జ్ఞానాన్ని పంచుకుంటారు ఇది ప్రజలకు వ్యాపారాలను ఎలా ప్రారంభించాలో మరియు నిర్వహించాలో నేర్పడానికి సహాయపడుతుంది అంట ఇది వ్యాపారాలను ప్రారంభించటానికి మద్దతు మరియు ప్రోత్సాహాన్ని అందిస్తుంది షోలోని వ్యాపారవేత్తలు తరచుగా వ్యాపార ఆధారాలను మద్దతు మరియు ప్రోత్సాహాన్ని అందిస్తారు ఇది ప్రజలను తమ కళలను అనుసరించడానికి ప్రేరేపిస్తుంది షార్క్ ట్యాంక్ యొక్క ప్రభావం గురించి కొన్ని నిర్దిష్ట అధ్యయనాలు ఉన్నాయి ఒక అధ్యయనం ప్రకారం షో ప్రారంభమైన తర్వాత యునైటెడ్ స్టేట్స్లో వ్యాపారాలను ప్రారంభించటానికి దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య ఇరవై శాతం పెరిగింది మరొక అధ్యయనం ప్రకారం షో చూసిన వ్యక్తులు తమ సొంత వ్యాపారాలను